ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు ఉన్న ఇప్పుడు ఇప్పుడు ప్రెజంట్ ఈ నడుస్తున్న కాలంలో మన భారతదేశం యొక్క వి విద్య అనేది ఒక మంచి స్థాయిలో ఉన్నదైతే మనకైతే తెలుస్తుంది ఎందుకంటే మన భారతదేశంలో నుంచి వెళ్ళి ఎంత ఎంత పెద్దవాళ్ళు చదువుకున్నవాళ్ళు మన భారతదేశం యొక్క పేరునైతే ప్రతి దేశంకి తెలియజేసేటట్టయితే మన భారతదేశం నుంచి వెళ్ళి పంపిన ఇస్ ఇస్రో వాళ్ళు పంపిన సాటిలైట్ ద్వారానైతే మనకైతే అర్థమైపోతుంది ఇంత టెక్నాలజీ ఇంత చదువుకున్నారు కష్టపడి అని అయితే తెలుస్తుంది భారతదేశంలోనైతే చాలా మందైతే చదువుకోనైతే మంచి మంచి స్థాయిలోకైతే పోయినారు అండ్ చాలా మందైతే మంచి మంచి స్థాయిలోకైతే పోతు చదువుకోవడం వల్లనైతే ఇలాంటి అనర్థాలు అయితే కావు చదువుకోవడం వల్ల మన దేశానికి మంచి పేరు వస్తుంది అండ్ మనక్కూడా మనం బ్రతుకుతున్న సమాజంలో కూడా మంచి పేరు అయితే వస్తుంది అందుకనైతే ప్రతి ఒక్కరు చదువుకోవాలి అండ్ చదువు తగట్టు ఎదో ఒకటి మంచి స్థాయిలో ఉద్యోగాలైతే సంపాదించుకోనైతే అలాంటి ఉద్యోగాలైతే చేసుకుంటూ అలా ఉండాలి అండ్ వేరే దేశాలతోని పోల్చినట్లయితే మన దేశంలో ఎక్కువ ఇంట్రెస్ట్ అని అయితే ఎక్కువ తెలివైతే ఉంటుంది వేరే దేశాల వాళ్ళకి కూడా తెలివి ఉంటుంది బట్ వాళ్ళైతే ఎక్కడిది అక్కడక్కడనే ఉపయోగిస్తారు బట్ మన లోపల కూడా అలా చూస్తారు ఏంది ఇతనికి దాని మీద కొంచం అవగాహన ఉందంటే దానికే పంపిస్తారు సో అందువలన మన దాన్లో కూడా అందరు చదువుకోవాలనైతే అనుకుంటారు సో కొందరు మాత్రమే చదువునైతే పూర్తి చేస్తారు కొందరు అయితే చదువును పూర్తి చేయలేక పోతారు అలాంటి వారు కూడా ఏ ట్యాలెంట్ ఉందో ఆ ట్యాలెంట్ ప్రకారంగా మనమైతే చేసుకోవాలి సో అందరు చదవాలన్న రూల్ అయితే లేదు ఎవరికి ఎందులో మంచి ట్యాలెంట్ ఉందో ఆ ట్యాలెంట్ ప్రకారమైతే మనమైతే జరగాలి చదువుకోవాలనే పట్టుదలలైతే ఉండాలి చదువుకోవాలనే పట్టుదల ఉంటే మనమైతే ఏదన్నా సాధించగలుగుతాం అనే మనకైతే ఇలాంటి మంచి మంచి మాటలైతే పెద్ద పెద్ద కవులైతే రాసారు సో అవైతే మనం వినుకుంటూ మంచి మంచి ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ మనమైతే మంచి మంచి చాలా మంచి పొజిషన్లోకి పోవాలనైతే చెప్తారు అండ్ ఇప్పుడు మనది జనరేషన్ నడుస్తున్న కాలంలో వేరే దేశాల వాళ్ళతో మనం పోల్చుకున్నట్లైతే వాళైతే ఆన్లైన్ సిస్టమ్ బదులు ప్రొజెక్టర్స్ అయితే పెడుతున్నారు బట్ భారతదేశంలో కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్లల్లోనైతే అమర్చారు బట్ ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్లల్లో వాళ్ళకైతే ఇన్నిన్ని సవలతులైతే లేవు సో ఇప్పుడు వచ్చేవాటి ఇప్పుడు నడిచే జెనరేషన్లలో అవన్నీ మెరుగుపర్చాలనైతే నేను కోరుకుంటున్నాను సో వాళ్ళకు కూడా మంచి మంచి ఎక్సపీరియెన్స్డ్ టీచర్స్ను కానీ లెక్చరుర్స్ను కానీ స్కూల్ పిల్లలు పిల్లలైతే గవర్నమెంట్ స్కూళ్లల్లో కానీ గవర్నమెంట్కి సంబంధించిన స్కూల్స్లలో కానీ కాలేజెస్లలో కానీ చదువుతున్నారు వాళ్ళకి కూడా మంచి ఫ్యాకల్టీనైతే ప్రొవైడ్ చేయాలనైతే కోరుకుంటున్నాను అలా చేయడం వల్ల పిల్లలు కూడా టీచర్ల దాక వచ్చి వెళ్ళి చాలా నేర్చుకొని మంచి మంచి స్థాయిలలోకైతే పోతారు అండ్ అలా పోయినంత పోతారు పోయినంత మన భారతదేశం యొక్క పేరును మన శక్తిని వీళ్ళు నిరూపించడానికి ఒక ప వేరే దేశాల అందరు మాట్లాడుకొనే అంత స్థాయికైతే అందరు తీసుకు వస్తారు చదువుకోవడం వలనే అది ఒకటి సాధ్యం అవుతుంది సో అందుకని అందరం అయితే చదువుకోవాలి కష్టపడి సో అలా చదువుకోవడం వలనే మనమైతే ఒక స్థాయికైతే పోతాం